నేను నా డిగ్రీ కళాశాలలో చదువుతున్నప్పుడు మేము అందరం చిన్ననాటి ఫ్రెండ్స్ అనగా టెన్త్ క్లాస్ చదువుతున్నా ఫ్రెండ్స్తో వైజాగ్ అనే ట్రిప్ను వేశాము ఆ ట్రిప్లో చాలా ఎంజాయ్ చేశాం ఆ ట్రిప్కి మేము ఒక్కొక్కరం ఏడు ఏడు వేలు అనగా ఎనిమిది మంది ఏడు వేలు వేసుకున్నాము ఆ వేసుకొని కార్లో ఒక ఎనిమిది సీటర్ల కార్ను బుక్ చేసుకుని నా సెలవులలో ఈ ఒక సంఘటన జరిగింది నా సెలవులలో వైజాగ్ ట్రిప్ని మేము వేసాము ఆ వైజాగ్లో మాకు ఎన్నో జ్ఞాపకాలు తెలపరిచాయి మొదట మేము వైజాగ్ వెళ్ళినప్పుడు బీచ్కి వెళ్ళాము ఆ బీచ్లో మేము చాలా ఎంజాయ్ చేసాము ఎందుకు అనగా వెళ్ళగా మేము అక్కడ అనేది మర్చిపోయి కూడా వైజాగ్ నీ నీళ్ళ దగ్గరకి వెళ్ళి ఆ అలలతో మేము ఆడుకో ఆడుకో దలచాము ఆ సంఘటన అయిపోయిన తర్వాత అక్కడ ఎన్నో జ్ఞాపకాలు మాకు విలుపరిచాయి ఎన్నో జ్ఞాపకాలు క్రియేట్ చేసి మేము దాని తర్వాత రూమ్కి వెళ్ళాము ఆ హాలిడేస్లో ఈ వైజాగ్ ట్రిప్ అనేది చాలా గొప్ప జ్ఞాపకాలను మాకు తెచ్చింది రూంకి వెళ్ళిన తర్వాత మేము అక్కడ స్నానం చేసి దుస్తులు మార్చుకొని దాని తర్వాత మేము అరకు ప్రాంతానికి వెళ్ళాం అక్కడ ఎన్నో ప్రదేశాలు ఉన్నాయి ఆ ప్రదేశానికి వెళితే ఏ మనిషి అయినా తనను మైమరచి పోయి అక్కడ ఉన్న చెట్లతో తన బంధాన్ని తెరపరచుకుంటాడు ఆ యొక్క దృశ్యం మనసుకు ఎంతో ప్రశాంతతను ఇస్తుంది అరకు అనేది ప్రతి మనిషి వె వెళ్ళాల్సిన చోటు ఎందుకనగా ఆ ప్రదేశం మొత్తం మేఘాలతో మంచుతో చుట్టు ఉంటుంది ఆ చెట్లలో ఉన్న మమరీత్యం ఆ సువాసన అక్కడ చూసిన పనులను ఎంతో ఉత్తేజపరిచాయి అక్కడ ఇంకా మేము వాటర్ఫాల్స్ చూసాం ఆ వాటర్ఫాల్స్కి మేము కార్ని తీసుకొని వెళ్ళి అక్కడ స్నానం చేశాము ఆ వాటర్ఫాల్స్ దగ్గర మేము ఫొటోస్ దిగాము ఫొటోస్ దిగి ఇంకా వీడియోలు తీసుకున్నాము వీడియోలు తీసుకోని అక్కడి నుంచి మా కార్ని కూడా శుభ్రం చేసి కార్ని శుభ్రం చేసిన తర్వాత మేము మరలా తిరిగి అరకులో ఉన్న ఒక పెద్ద వాటర్ఫాల్స్ దగ్గరకు వచ్చి ఆ వాటర్ఫాల్స్లో కూడా మేము ఎంజాయ్ చేశాము వాటర్ఫాల్స్కి వివిధ చాలా వాటర్ఫాల్స్ ఉన్నాయి అక్కడ అరకు అని ప్రాంతంలో అక్కడ మేము కోయవాళ్ళని చూ చూసాము వాళ్ళు వింతగా ఉన్నారు వాళ్ళు వాళ్ళ ముఖం అనేది తెలుపు అనేది లేదు మొత్తం నల్లగా ఉన్నారు వాళ్ళు నల్ల జాతికి చెందిన వాళ్ళ లాగా ఉన్నారు వాళ్ళని చూసి మేము ఎంతో ఆశ్చర్యపోయాము ఎందుకనగా వాళ్ళు వాళ్ళ వేసుకునే డ్రస్సింగ్ స్టైల్ ఇంకా వాళ్ళ ముఖం చాలా వేరే లెవెల్గా ఉన్నాయి ఆ డిఫరెంట్గా ఉన్నాయి ఇంకా అక్కడ నుంచి ఆ వాటర్ఫాల్స్ దగ్గర తర్వాత మళ్ళీ తిరిగి వైజాగ్లో ఉన్న ఒక దేవస్థానానికి వచ్చి అక్కడ మళ్ళీ దేవుడిని దర్శించుకొని మేము తిరిగి అన్నవరం అనే ప్రాంతానికి వచ్చాము ఆ అన్నవరం ప్రాంతం కొచ్చి అక్కడ కొన్ని ఫోటోలు దిగి దేవుని దర్శనం చేసుకుని మళ్ళా తిరిగి అక్కడి నుంచి శ్రీశైలంకి వెళ్ళాము శ్రీశైలంకు వెళ్ళి అక్కడ దేవుణ్ణి దర్శించుకున్నాం అక్కడ కూడా మాకు ఎంతో ప్రశాంతత కలిగించింది ఆ యొక్క దృశ్యాలను చూసి ఈ యొక్క ట్రావెలింగ్ అనేది నాకు ప్రశాంతత ఎందుకు తెచ్చింది అనగా మెయిన్ అరకు అనే ప్రాంతంలో అక్కడ ఎంతో అందమైన ప్రదేశాలు ఉన్నాయి ఆ ప్రదేశాలను చూసి నా మనసుకి ఎంతో మంచిగా అనిపించింది సంతోషంగా అనిపించింది ఆ ప్రదేశం చాలా మంచిది ఎందుకు ఈ ఇండియాలో ఉన్న అన్ని ప్రదేశాలలో కన్నా అరకు అనే ప్రదేశం ఒక ముఖ్యమైన ప్రదేశం ఒక మనిషికి వెళ్ళాల్సిన ప్రదేశం ఆ అరకు అనేది ప్రతి మనిషికి ప్రశాంతాన్ని ఇస్తుంది ఒక మనిషి డిప్రెషన్లో ఉన్నప్పుడు అరకుకు వెళ్ళినప్పుడు కూడా అది ప్రశాంతతను ఇచ్చే ప్రయత్నం చేస్తుంది ఆ యొక్క దృశ్యాలు నాకు ఇంకా ప్రశాంతతను ఇస్తాయి జ్ఞాపకం తెచ్చుకున్నప్పుడు ఈ యొక్క వైజాగ్కి వెళ్ళా మా ఫ్రెండ్స్తో వెళ్ళి నా సంఘటనను గుర్తు చేసుకుంటే నాకు ఎంతో ప్రశాంతతను ఇస్తుంది ఎందుకనగా ఆ యొక్క సంఘటనలు నాకు నా జీవితంలో ముఖ్యమైన జ్ఞాపక ఘటనలు ఇవి నా ఘటనలు ప్రశాంతతను ఇచ్చే ఘటనలు